కృష్ణా జిల్లాలో కాలక్రమేణ ఎక్కువగా అభివృద్ధి చెందింది మనం చూడగలము వ్యాపార నిమిత్తము ఇక్కడ అభివృద్ధి అనేది చాలా ఎక్కువగానే జరిగింది వ్యవసాయం అదేవిధంగా చిన్నచిన్న పరిశ్రమలు గాజు పెంకుల తయారీ అదేవిధంగా ఇక్కడ గోనె సంచులు తయారీ వలన మనకు ఆర్థికంగా బలోపాతం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నివసించేవారు వ్యవసాయ అభివృద్ధి కూడా ఎక్కువగా జరుపుతున్నారు ఇక్కడ నదులు ఎక్కువగా ఉండటం వలన నీటి సరఫరా అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అంతేకాకుండా వ్యవసాయేతర కలాపాలు ట్రాక్టర్లు అదేవిధంగా కోత మిషన్లు ఉడుకు మిషన్లు జెసిబిలు వంటి పరికరాలను వాడి ఇక్కడ వ్యవసాయ రంగంలో చాలా ముందున్నారు అదేవిధంగా నిర్మాణ రంగంలో కూడా వీటిని వాడటం వలన ఎక్కువగా ఆర్థికంగా సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి